తోటపనిని మొదలుపెట్టడం వల్ల నాకు చాలా చాలా నాకు చాలా యాక్టివ్గా అనిపించింది నా నా ఒంట్లో శరీరభాగాలన్నీ చాలావిస్తృతంగా పనిచేయడం మొదలయ్యింది నాకు చాలా ఫ్రెష్గా అనిపించేది నా మూడ్ కూడా కానీ కొంచెం కష్టపడాలి కష్టపడితేనే కదా ఏదైనా సాధించగలం అలా అనిపించింది నాకు ఈ ప్రేరణ చాలా నచ్చింది నచ్చి ఆ మట్టితో పని చేసుకుంటూ ఆడుకోవడం ఆ మట్టిగల సువాసన దానినుండి వచ్చే విస్తృంజన అన్ని నాకు చాలా బాగా నచ్చాయి ఈ తోటపని చేసుకోవడం వల్ల మనకి కార్బన్ డయాక్సైడ్ ఆక్సిజన్ అన్ని చాలా బాగా వస్తున్నాయి వీటివల్ల మన ఇంట్లో ఉండే వాళ్ళకి ఆరోగ్యము ఉంటుంది మనకి బాగుంటుంది మనం ఆరోగ్యం చూసుకోవాలంటే మన చుట్టూ చెట్లు ఉండాలి కదండీ ఆ చెట్లు ఉంటేనే కదండీ మనం కూడా ఆరోగ్యంగా ఉండగలం అందుకే నాకీ తోటపని చేయడం మొదలుపెట్టడం చాలా అభిరుచిగా అనిపించింది